మె హలో మేడం నమస్కారం మేడం మేడం మన హలో మేడం మన కాలేజ్ నుంచి ఏదో టూరు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది మేడం రమేష్ మేడం నా పేరు రమేషు నెల్లూరు లోకల్గా టూర్ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా అవును అవును అవునవును నేనే మేడం అదే మేడం అది నా పేరు రమేష్ మేడం బీకాం సెకండ్ ఇయరు అందులో నా అదే మేడం లిస్టు మళ్ళీ మర్చిపోతా మర్చిపోతారేమో అని అదే ఏమైనా ఫీ అమౌంట్ కూడా ఏదైనా ఉన్నా కూడా వాట్సప్లో కానీ కాలేజ్లో కానీ తెలియచెయ్యండి మేడం సరే మేడం సరే ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ సరే ఉంటాను